హలో నమస్తే అండీ మహేష్ గారు నా పేరు వంశీ నేను మీ రెస్టారెంట్ నుంచి చికెన్ బిర్యాని అనేది ఆర్డర్ పెట్టేసాను పొరపాటున నా అడ్రస్కి అనగా రెండు మూడు ఇరవై ఏడు తెలుగువరం కాలనీలో ఉండాల్సిన అడ్రస్ పాతది అండి అది పొరపాటున దానికి పెట్టేవలసి వచ్చింది తిరిగి మా వేరే అడ్రస్కి పెట్టవలసిందిగా కోరుచున్నాను